నేను మా సమాజంలో ఉన్న వ్యర్ధ పదార్థాలు అండ్ చెత్తనిసేకరించి ఒక వేరే ప్రదేశానికి పంపించుదామని అనుకుంటున్నాను దీనికి నాకు సహాయపడతారా ఏ రోజు వెళ్ళాలో ఎలా ప్లాన్ చేసుకోవాలో ఎవరెవరి సహాయం అందాలో మీరు నాకు సహాయం చెయ్యగలుగుతారా